మేము చాలా పండుగలను జరుపుకుంటాము మొదటగా సంక్రాంతి పండుగలను జరుపుకుంటాము సంక్రాంతి పండుగలలో మేము అన్నం సాంబారు అలానే పాయసం వడ లాంటి వంటకాలను చేసుకుంటాము అలానే అరిసెలు గారెలు వంటి వంటకాలను కూడా చేసుకుంటాము తర్వాత మేము ఎక్కువగా చేసుకునే పండుగ ఏది అన్నట్లయితే వినాయక చవితి పండుగను బాగా జరుపుకుంటాము వినాయక చవితి పండుగ రోజు అన్నం సాంబారు రసం పెరుగు అలానే చాలా వంటకాలను చేసుకుంటాము అవి ఏది అన్నట్లయితే మోదకాలు కుడుములు అరిసెలు పెరుగన్నం దద్దోజనం బెల్లమన్నం పరమాన్నం లాంటి వంటకాలను చేసుకుంటాము ఇంకా మేం జరుపుకునే పండుగలలో కృష్ణాష్టమి పండుగ ఒకటి కృష్ణాష్టమి పండుగ సమయంలో కూడా మేము అన్నం సాంబారు పప్పు లాంటివి చేసుకొని వాటితోపాటు పెరుగు రసం మరియు అటుకలి అటుకులతో చేసిన పరమాన్నాని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాము అలానే ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో మేము ఏమి చేస్తున్నా ఏం చేస్తామంటే ఎక్కువగా నరక చతుర్దశి రోజు మేము చికెన్ని ఎక్కువగా తీసుకుంటాము తరువాత నోములు పండుగ రోజు దీపావళితోనే నోములు పండుగ కూడా వస్తుంది ఆ పండుగ రోజు మేము ఎక్కువగా అన్నం సాంబారు పప్పు రసం పెరుగు పంచామృతం మరియు పరమాన్నం దద్దోజనం పెరుగన్నం బెల్లమన్నం లాంటివి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాము మరియు గారెలు పాయసం లాంటి తీపి పదార్థాలు అరిసెలని ఎక్కువగా చేసుకుంటాము మరియు మురుకులను కూడా చేసుకుంటాము కావున మేము ఇలాంటి పండుగలలో వివిధ రకాలుగా చేసుకుంటాము మరియు తి తిరు తిరువల్ శనివారం లాంటి పండుగ వచ్చినప్పుడు ఇదే విధంగా మేము పెరుగు అన్నము రసము పప్పు మజ్జిగ లాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాము మేము తీసుకునే పదార్థాలలో ముఖ్యంగా ఉండవలసింది ఏమి అన్నట్లయితే అన్నం సాంబార్ రసం పెరుగు లాంటివి ముఖ్యంగా మేము ఉపయోగించుకుంటాము కావున పండుగ సమయాలలో మేము చేసే వంటకాలు వీటి పైన ఆధారపడి ఉంటుంది